నేను స్కూల్ లో ఉండగా స్కూల్ లో కాలేజీలో డ్రాయింగ్ అనేది ఏం లేదు నేను ఇంట్లో మా క్యాలెండ్పై క్యాలెండర్పై ఉన్న దేవుళ్ళ బొమ్మలని గీసే వాడిని అప్పుడు నాకు ఫస్ట్ బొమ్మ గీసేటప్పుడు కొంచెం నార్మల్గా అనిపించింది అని తర్వాత టూ టైస్ టూ టైమ్స్ ఏమో ట్రై చేస్తే అప్పుడు కొంచెం బాగా వచ్చింది అప్పుడు నేను చాలా సంతోషించాను ఇంకా కొంచెం కొంచెం నేను గీయగలను అని బిలీఫ్నెస్ అనేది వచ్చింది సో అప్పుటి నుండి నాకు ఈ డ్రాయింగ్ అనేది చాలా ఇష్టం బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్ అనేది నాకు గీయలేకపోతున్నాను చాలా సంవత్సరాలు అవుతుంది